కొన్ని మొక్కలు కొన్ని వాతావరణానికి మాత్రమే సరిపోతాయి కాబట్టి పరిశోధన చేయటం ముఖ్యం ఉదాహరణకు మీరు వెచ్చని వాతావరణంలోని నివసిస్తుంటే మీరు నివసిస్తుంటే వీరు వేడి మరియు తేమను తట్టుకోగల మొక్కలను ఎంచుకోవాలి కొన్ని మొక్కలు పూర్తి పూర్తిగా సూర్యుడు అవసరం మరికొన్ని మొక్కలు నీడ నీడను ఎక్కువగా ఇష్టపడతాయి చాలా కూరగాయలు పువ్వులు మరియు పొదలను నాటడానికి ఇది వసంతకాలం ఉత్తమ సమయం వేసవి వేసవిలో కొన్ని కూరగాయాలను నాటవచ్చు కానీ వాటికని క్రమం తప్పకుండా నీరు పెట్టండి చెట్లు పొదలు మరియు శాశ్వత మొక్కలు నాటాడానికి వసంత కాలం మంచి సమయం శీతాకాలంలో కొన్ని చెట్లు మరియు పొదలను నాటవచ్చు కానీ కానీ వాటిని మంచు నుండి రక్షించాలని ఎంచుకో ఎంచుకోండి